చెప్పండి చెప్పండి దేని గురించి మళ్ళీ బాబు స్టడీ స్టడీ కరాబ్ అవుతుంది కదా మీరు ఇప్పుడు ఎగ్జామ్స్ టైంలో ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ టైంలో మరి ఇప్పుడు ఎగ్జామ్స్ టైం మళ్ళా హాలిడేస్ టూ డేస్ అంటే మాకు డేస్ స్టడీ కరాబ్ అవుతుంది కదా

సరే టూ డేసేనా అట్నే మళ్ళీ మీ బాబు ఫెయిల్ అయితే మళ్ళీ స్టడీ సరిగా లేకపోతే మళ్ళా పాస్ కాకపోతే మళ్ళా మీ మీ బాధ్యత మాకు తెలియదు మరి

ఓకే లీవ్ అది లెటర్ ఇచ్చి వెళ్ళండి లీవ్ లెటర్ ఇచ్చి వెళ్ళండి మా హెచ్ఎం మ్యాడమ్కి ఇవ్వాలి ఓకే థ్యాంక్ యూ